హలో బ్రో బ్రో మీరు ఏసీ మెకానిక్కా బ్రో మాది ఇంట్లో కొంచెం ఏసీ రిపేర్ అయింది బ్రో కొంచెం వర్క్ చేయడం లేదు ఎక్కడ ఉంటారు బ్రో మాది వికారాబాద్ వికారాబాద్లో ఎక్కడ కొంచెం కాలనీ నెంబర్ చెప్పండి బ్రో వివేకానంద్ మీరు ఎక్కడ ఉంటారు బ్రో షాప్ ఎక్కడ కొంచెం రాగలుగుతారా బ్రో మీరు మీకు ఆన్లైన్ సర్చ్ చేస్తే మీరు వర్క్ అట్లుంది పాయింట్ కాదు బ్రో ఇది ఇంకా ఏమన్న వేరే కంపెనీ ఏదైన చూ చూడ వచ్చా బ్రో ఏసీలో ఇంకా బెస్ట్ కంపెనీ ఏమైన ఉందా ఒక టూ ఇయర్స్ అయితుంది బ్రో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను

ఎంత ఉంటుంది బ్రో నార్మల్గా ఒక ట్వంటీ కే ఉంటుందా

అంటే మన వా మన రూమ్ కెపాసిటీ బట్టి బ్రో కూలింగ్ బట్టి మరి మీరు ఎప్పటి వరకు రాగలుగుతారు బ్రో మీరే వస్తారా లేకపోతే మీ అసిస్టెంట్ మీరే వస్తారా మీ కింద ఒక వర్కర్ని పంపిస్తాను అంటావా ఓకే కావాలంటే మీరే వచ్చేటట్టు ట్రై చేయండి ఓకే

అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అవునా ఒకటే కదా ఇది సరే